మతం అనేది ప్రజలను చాలా బాగా ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఇండియాలో అయితే మతం అనేదే పెద్ద పాత్ర పోషిస్తుందండి అందర్ని ఏకం చేయడానికి మతపరమైన విషయాల్లో ఏంటంటే క్రైస్తవులు అనేవాళ్ళు ముస్లింలనేవాళ్ళు హిందువులనే వాళ్ళు వాళ్ళ యొక్క పండుగలకు అందరూ కలిసిన అనేక మతంగా కూడుకొని జరుపుకుంటారండి ముఖ్యంగా మేమైతేనండి క్రైస్తవ మతంలో క్రిస్మస్ డిసెంబర్ నెల వచ్చిందంటే ఆ రోజంత నెల అంతా కూడా ఎవరో ఒకళ్ళ ఇంట్లో క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటారు అందరికీ భోజనాలు పెట్టుకుంటూ చాలా బాగా గడుపుతారు ఒక సందర్భం ఏంటంటేనండి క్రిస్మస్ నెల అనేది డిసెంబర్ నెల ఈ నెలలో ఎంత చలి ఉన్నప్పటికీ కూడా క్రైస్తవులనే వాళ్ళు రాత్ర తొమ్మిది గంటల నుంచి క్యారల్స్ అనేది స్టార్ట్ చేస్కొని రాత్రి తెల్లవారుజామున మూడు వరకు కూడా చేస్కుంటామండీ అదేంటంటే అది క్యారల్స్ అంటారు అదేంటంటే ఏసు పుట్టిన పుట్టాడు అని చెప్పేసి మొత్తం వీధులన్నీ తిరుగుతూ డప్పు మోగించుకుంటూ పాటలు పాడుకుంటూ అందరికీ సువార్త చెప్పుకుంటూ వెళ్తామనమాట అది ఏంటి ఎంత చలైన కూడా మతమా అంతా కలిపి చేస్కుంటామనమాట అండి అది చాలా ఇంట్రస్టింగ్గా ఉంటుందండి అందులోని గిఫ్ట్స్ పంచి పెట్టుకుంటారు శాంటా క్లాస్ అని చెప్పేసి చర్చిలో ఒక అబ్బాయి చేత మంచిగా పొట్ట అది పెట్కొని మంచి డ్రెస్ వేసుకొని గిఫ్ట్స్ అవి అందులో దాచుకొని మనకి రోడ్డు మీద కనిపించే పిల్లలకి కాని లేకపోతే ఇళ్ళల్లో ఉన్న పిల్లలింటికి కాని వెళ్ళి మేము తలుపు కొట్టి వాళ్ళకి గిఫ్ట్స్ అవి ఇచ్చి చాలా బాగా చేస్కుంటామండీ మతపరమైన విషయానికొస్తే అందరూ ఏకంగానే పండుగలన్ని జరుపుకుంటామండీ